హలో నమస్కారం చెప్పండి అవునండి హ్యాండ్ హ్యాండ్లూమ్స్ బాస్కెట్స్ చేస్తామండి ఎప్పుడండి ఫంక్షన్ ఓకే ఎంత సైజు అనుకుంటున్నారండి ఎంతండి టూ పాయింట్ ఫైవ్ సైజులో కావాలా మీకు ఓకే ఈ ఫంక్షన్కి ఇంకా వన్ వీక్ ఉందా అండి ఓకే మీరు ఎప్పుడు వచ్చి తీసుకుంటారు మరి బుట్టలు ఓకే మార్నింగ్ వస్తారా ఈవినింగ్ వస్తారా గురువారం ఓకే ఫైవ్ హండ్రెడ్ బుట్టలా అండి ఓకే ఓణీల ఫంక్షన్ ఫంక్షన్ గురువారమా శుక్రవారంమా ఓకే ఓకే మీకైతే మేము గురువారమే బుట్టలు అందిస్తాము బుట్ట వచ్చే బుట్ట వచ్చేసరికి బుట్ట ఒక్కొక్కటి ముప్పై రూపాయలు పడద్దండి మాది హ్యాండ్లూమ్స్ది కదా ముప్పై రూపాయలు పడతది మీకు ఫైవ్ హండ్రెడ్ కావాలంటున్నారు కాబట్టి ఫిఫ్టీన్ కే పదిహేను వేలు పడుతుంది మొత్తం అడ్వాన్స్ ఒక ఐదు వేలు ఇవ్వండి ఓకే ఓకే అండి ఓకే అండి ఓకే మీరు అడ్వాన్స్ పే చేసేయండి అడ్వాన్స్ పే చేసేయండి ఓకే థాంక్ యు